చెప్పమ్మ ఎవరు చెప్పమ్మ చెప్పమ్మా ఏమైంది చెప్పమ్మ ఏమన్న ఏమ ఏంది అమ్మ ఆరోగ్యం బాలేదా అంటే సరిగా ఫుడ్ తీసుకుంటలేవా అమ్మ అంటే నువ్వు రాత్రిళ్ళు సరిగా నిద్ర పోయినట్టు లేదమ్మ పెళ్ళి అయిందా అమ్మ నీకు అవునా అమ్మ రాత్రిళ్ళు పడుకుంటున్నావా అమ్మ నువ్వు బయట మెడిసిన్ అమ్మ ఒకసారి వచ్చి హాస్పిటల్కి వచ్చి కలవమ్మ నీకు నీ ప్రాబ్లెమ్ ఏందో చూసుకొని నీకు తగిన మాత్రలు ఇస్తాను అట్లా నీది తెలియకుండా ఇవ్వలేను కదమ్మ ఒకసారి దగ్గర ఉన్న ఏదన్న హాస్పిటల్కు వెళ్ళి చూపించుకో అట్లా డాక్టర్ సజెషన్ లేకుండా నువ్వు మాత్రలు వాడితే మంచిది కాదు కదా వామిటింగ్స్ పోవడానికి ఉంటుందమ్మ బయట బయట ఆహారం ఎక్కువ తీసుకుంటున్నావా అట్లా బయట ఆహారం ఎక్కువ తినడం వల్ల కూడా అవుతుందమ్మ నీ కడుపులో అట్లా అవుతుంది అంటే నీకు ఏమన్న ప్రాబ్లెమ్ ఉండచ్చు ఒకసారి నీకు దగ్గరలో ఉన్న వైద్యశాలకు వెళ్ళి చూపించుకో అమ్మ ఒకసారి ఓకే అమ్మ